నేను బిగ్ బాస్కెట్ డీల్లో మన అమెజాన్ నుంచి ఒక నైఫ్ ఆర్డర్ పెట్టాను నేను అనుకున్న తేదీ కన్నా రెండు మూడు రోజులు లేట్గా నా దగ్గరకు అది చేరింది ప్రోడక్ట్ క్వాలిటీ కూడా అంతగా బాగలేదు ఆ నైఫ్ నేను అనుకున్న దాని కన్నా చాలా ఎక్కువ ధరలోనే ఉన్నది అలాంటి ఒక నైఫ్ నేను ఫ్లిప్కార్ట్లో చూసినప్పుడు ఫ్లిప్కార్ట్లో అంతకన్నా తక్కువ ధరకే దొరుకుతుంది పైగా అంతకన్నా మంచి క్వాలిటీతో దొరుకుతుంది ఈ నైఫ్ వాడే కొద్దీ మొదట్లో మాత్రమే దాని యొక్క పదును బాగుంటుంది వాడే కొద్దీ దాని యొక్క పదును అది కోల్పోతుంది కూరగాయలు ఏమన్న వెజిటెబుల్స్ ఇవి కట్ చేసుకోవడానికి మాత్రమే ఆ కత్తి పని పనిచేస్తుంది ఎటువంటి హార్డ్ వస్తువులు కట్ చేయడానికి కూడా ఆ కత్తి పదును సరిపోవడం లేదు